ఆ చెప్పండమ్మా అవును మేడం మీకు ఏం కావాలి మేడం మేడం మెసేజ్ చెయ్యండి మేడం ఆ అమౌంట్ పంపిస్తాము అమౌంట్ జీపేలో పంపించండి మా కస్టమర్ మా డెలివరీ బాయ్ ద్వారా మీకు పంపిస్తాం మేడం ఇంకా

ఇంకా ఇంకా ఓకే పంపిస్తాము డెలివరీ మా డెలివరీ బాయ్తో పంపిస్తాము ఓకే నండి పంపించేస్తాము ఒక హాఫ్ ఆన్ అవర్ అంతే